నా అభిప్రాయం ప్రకారం అయితే క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత చాలా చాలా ముఖ్యమైనది అండి ఎందుకంటే మనుషుల జీవితాల పై కూడా క్రీడల ప్రభావం చాలా ఉంది ఈ మధ్యకాలంలో టీవీ లాంటి సాధనాలాలో ఎక్కువగా క్రికెట్ ఇలాంటివి చూడడానికి ఆసక్తి కలిగి ఉన్నారు ఎందుకంటే అవి చూసినప్పుడు వారు ఆడే ఆటలు అది హాకీ కావచ్చు క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు ఇలాంటివి చూసినప్పుడు వారిలాగ నేను కూడా ఆడాలి వారిలాగ నేను కూడా ఒక షీల్డ్ తెచ్చుకోవాలి అలాగే గోల్డ్మెడల్ సంపాదించాలి దేశానికి పేరు తీసుకురావాలి అనే అభిప్రాయం మనుషుల జీవితాలపై కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అవి అలాగే చాలామందికి స్ఫూర్తిని ఇచ్చి వాళ్ళని కూడా ఒక విజయపదం సాగడానికి విజయపదంలో సాగడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయి అని నేను అభిప్రాయపడుతు ఉన్నాను అండి